నేను ఒక కోత్త నగరానికి వెళ్ళాను హైదరాబాదు పట్టణానికి నేను వెళ్ళాను ఆ పట్టణమంతా నాకు చాలా కొత్తదిగా అనిపించింది నేను అప్పుడు ఒక ఆటో డ్రైవర్ని బుక్ చేసుకున్నాను ఆటో డ్రైవర్ నాకు ఆ నగరాన్నంతా చుట్టి చూపించాడు అతని ప్రవర్తన నాకు చాలా బాగా నచ్చింది అతను చాలా మర్యాదకరంగా మాట్లాడాడు ఆ మొత్తం అంత తిప్పి చూపించి ఒక్కొక్క దాని గురించి చాలా మంచిగా వర్ణించాడు వివరించాడు అతని యొక్క మంచి ప్రవర్తన అతని యొక్క మంచి గుణం అతని యొక్క మంచి స్వభావం నాకు చాలా బాగా నచ్చింది నేను ఎన్ని తిప్పమనేసరికి అవన్నీ కూడా నన్ను తిప్పి తీసుకుని వచ్చాడు అతనికి నేను చాలా ధన్యవధాలు చెప్పుకోవాలని నాకు అనిపించింది అందుకోసం నేను అతనిని చాలా మెచ్చుకున్నాను అతనికి ఉన్న సహనం ఓపిక నాకు చాలా బాగా నచ్చాయి మా పిల్లలు ఆటోలో అల్లరి చేసినప్పటికీ ఆయన చాలా శాంతాంగా సరదాగానే దానిని స్వీకరించాడు మా పిల్లల యొక్క అల్లరిని అందుకని ఆయన యొక్క విధానం ఆయన ఉన్న ఆ ఇది నాకు చాలా బాగా నచ్చింది అతనికి నేను చాలా ధన్యవాదాలు చెప్తున్నాను